కేక్ చాక్లెట్ గమ్నీస్ లాలీపాప్స్ సోట్స్ కుకీస్ ఐస్క్రీమ్ పుడ్డింగ్స్ యాపిల్ పీ ప్యాన్కేక్స్ డోనట్ కప్కేక్ సిన్నమోన్ రోల్ జెల్లీ మషావన్ వఫిల్ పీన్కట్ బనానా బ్రెడ్ ఫ్రజన్ యోగర్ట్ ప్రేడ్చిన్ ప్యాన్ కేక్ క్యాండీస్ మాపుల్ సిరప్ పీల్ సలాడ్